నమస్కారమండి ఓలా వాళ్లేనా నేను పన్నెండు గంటలకి ట్యాక్సీ బుక్ చేసుకున్నానండి రైల్వే స్టేషన్కి వెళ్లడానికి ఎందుకని అంటే నాకు రెండు గంటలకి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఉందండి రెండు గంటల కల్లా నేను రైల్వేస్టేషన్లో ఉండాలి పన్నెండు గంటలకి బయలుదేరితే రెండు గంటల కల్లా వెళ్తామని అనుకుంటున్నాను ఎందుకని అంటే కొంచెం ట్రాఫిక్ వాటి వల్ల లేట్ అయినా సరే టైం సమయం అనేది సరిపోయిద్ది అని చెప్పి అలా అనుకుంటున్నాను మీరు పోనీ మీకు ఏ టైంకి కుదిరిద్దో చెప్తారా లేదా నేను చెప్పిన సమయానికి వచ్చి వస్తారా ధన్యవాదములు అండి